హలో నమస్తే సార్ ఆ సార్ సిటీ స్కూల్ విజయనగరం సార్ చెప్పండి సార్ సార్ టెన్ ప్లస్ సార్

సార్ మీకు అదే పిల్లలు ఏం చదువుతున్నారు సార్ ఎల్కేజీ ఒకటి సెకండ్ ఒకటి సార్ ఆ అడ్మిషన్ ఫీజు ఏమో వెయ్యి రూపాయలు అవుతుంది సార్ ఆ ఏ క్లాస్ కి అయినా అంతే సార్ అడ్మిషన్ ఫీజు అనేది వెయ్యి రూపాయలే సార్ ఏ క్లాస్ కి అయినా సరే వెయ్యి రూపాయలే సార్ అడ్మిషన్ ఫీజు ఎల్కేజీ కి ఏమో పదిహేను వేల రూపాయలు అవుతుంది సార్ ఫీజు సెకండ్ క్లాస్ కి ఏమో ఇరవై ఐదు వేలు అవుతుంది సార్ ఫీజు సార్ మీరు పిల్లలని తీసుకుని స్కూల్ కి వస్తే మా ఫారం ఫిలప్ చేసి మీకు ఎప్పుడు ఏంటి ఎలా అనేది బుక్స్ ఎప్పుడు ఇస్తాం అని చూస్తాం సార్ అది మీరు అడ్రస్ చెప్తే బస్సు అవైలబులిటీ కూడా మీకు చూస్తాం సార్ ఏం సార్ సార్ ఎల్కేజీ కి మ్యాడం అందరు హై ఎడ్యుకేటెడ్ ఏ సార్ టీచర్స్ అందరు కూడా మీరు వచ్చి చూస్తే మీకు అర్ధం అవుతుంది సార్ మా డీసెంట్ అదే డిసిప్లైన్ ఎంత స్ట్రిట్ గా ఉంటారో టీచర్స్ ఎడ్యుకేటెడ్ ఆ కాదా అని మీరు చూడచ్చు సార్ సార్ ఎల్కేజీ టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్ నూన్ వరకు క్లాసెస్ ఉంటాయి సార్ ఆఫ్టర్ నూన్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి కేరింగ్ చేసేయటానికి గేమ్స్ ఆడించి టీచర్స్ వాళ్ళతో పాటు అదర్ ఆక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తారు సార్ సెకండ్ క్లాస్ కి సేమ్ సార్ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఇలాగే సార్ ఒక సెక్షన్ మాత్రమే క్లాసెస్ ఉంటాయి సార్ సెకండ్ సెక్షన్ గేమ్స్ ఇలా అదర్ ఆక్టివిటీస్ అన్నీ చేయిస్తారు సార్ ఏం సార్ ఎస్ సార్ మూడు వాయిదాలుగా పే చేయొచ్చు సార్ ఓకే సార్ అయితే సార్ మీరు వచ్చినప్పుడు కాల్ చేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్